కోకిల రెస్టారెంట్కి వెళ్ళాను నాకు కావాల్సిన ధమ్ బిర్యానీని ఆర్డర్ పెట్టుకున్నాను దాన్ని నేను రుచి చూడగా అది పాడై పోయినట్టు అనిపించింది నేను రెస్టారెంట్ మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్ళి నేను ఆర్డర్ పెట్టిన ధమ్ బిర్యానీ అంతగా నచ్చలేదు నేను అమ్మేవాడి దగ్గరకు వెళ్ళి మీరు చేసిన ఆహారం నచ్చలేదు ఎందుకనగా అది పాడైపోయినట్టు అనిపించింది అతని పేరు సిద్దు అతను ఎనిమిది సంవత్సరాలుగా కోకిల రెస్టారెంటులో పనిచేస్తున్నాను అది కాకినాడ జిల్లాలో ఉంది అందువలన నేను ఈ ఆర్డర్ని క్యాన్సల్ చేస్తున్నాను